నేను డైనింగ్ టేబుల్ తీసుకున్నాను అతను వడ్లన చేసే అతను ఏం చెప్పాడు మాకు టేక్వుడ్తో చేసి ఇస్తా అని అన్నాడు టేకు కదా కాస్ట్ ఎక్కువనే ఉంటుంది కదా అని చెప్పేసి పర్లేదు టేకు అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ రోజులు ఉంటుంది అని చెప్పేసి టేకుతోని చేయించినాను బట్ చేసినాక నాకు ప్రోడక్ట్ వచ్చేసి ఆయన తీసుకువచ్చుకోని పెట్టుకున్నాక ఉచ్ ఇట్ల తెలిసినవాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి చూస్తుంటే అందులో ఒక కార్పెంటర్ అనేటి ఆయన ఇచ్ పర్ఫెక్ట్గా నాకు వుడ్ ఇట్లా అని తెలియదు చెక్క ఇది అని అతను వచ్చి చూసి ఇదేంటి తుమ్మ కట్టేతోని చేసింది టేకు కట్ట కాదు తుమ్మ కట్టతో చేసిండ్రు అది ఎక్కువ రోజులు ఆగదు లైక్ బెండ్ అయిపోతాయి కాళ్ళు కొద్ది రోజులు ఆగి అలా అనేసరికి ఉచ్ నాకు బా అనిపించింది అంత కాస్ట్ పెట్టి ట్వెంటీ థౌసండ్ పెట్టి చేయిస్తే అవి మేము ఇచ్చింది కాస్ట్ అమౌంట్ చెక్క కోసం అని ఇచ్చినం అతను వచ్చేసి ఇట్లా చేస్తాడు అని అస్సలు అనుకోలేదు ఆ వుడ్నే డిఫరెంట్ చేసిండు కనిసం అది ఇది కాదు ఇంక కాస్త ఎక్కువ వెయ్యండి టేకుతోని చెయ్యండి మళ్ళీ మేము వెళ్ళి తిరిగి వాళ్ళని అడిగితే అది ఎమీ లేదు అదే చెక్క అది ఇది అని అంటూన్నాడు మరి ఇతని మిస్టేకా అతని మిస్టేకా ఎమీ అర్థమైతలేదు డిజైన్ కూడా స్లైట్గా వేరే డిజైన్ చెప్తే ఒక డిజైన్ చేసిండు ఉచ్ స్సాటిస్ఫాక్షన్కాలే అంతే అట్లా చెయ్యలేకపోయిండా ఎక్కడ ప్రాబ్లమ్ అయ్యింది అర్దంకాలేదు సాట్ నాకు అయితే ఆ డైనింగ్ టేబుల్తోని మంచిగా అనిపిస్తలేదు అ ఆ చెక్క చేంజ్ అవ్వడం ఇది చేంజ్ అవ్వడం వల్ల